మేము పంట బీమా చేశామండి మాకు కవరేజ్ ఎంత ఇస్తారు మేము నెలకి ఎంత కట్టాలి సంవత్సరానికి కాకుండా నెలకి కానీ ఆరు నెలలకు కానీ మూడు నెలలకు కానీ ఉంటుందా మాకు ఖచ్చితంగా ఇస్తారా ఒకవేళ మేము అనుకున్న పంట మా చేతికి రాకపోతే ప్రీమియం కవరేజ్ ఉంటుందా